ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపటం చాల ముఖ్యం ఈ సమయంలో మనం ఒకరితో ఒకరు బంధాన్ని పెంచుకోవచ్చు మన ఆలోచనలు పంచుకోవచ్చు మరియు అందా మరియు కలిసి ఆనందించవచ్చు కొన్ని ఆలోచనలు ఏమిటంటే వంట వార్పులు కలిసి వంట చేయడం చాలా సరదాగా ఉంటుంది ఒకరు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం ద్వారా మనం బంధాన్ని పెంచుకోవచ్చు వంట చేసేటప్పుడు మనం మా ఆలోచనలు పంచుకోవచ్చు ఆటలు ఆడటంలో కలిసి ఆటలు ఆడడం ద్వారా మనం అందించవచ్చు ఆనందించవచ్చు ఒక ఇది ఒక మంచి వ్యాయామం కూడా ఆటలు ఆడేటప్పుడు మనం ఒకరికొకరు బాగా అర్థం చేసుకోవచ్చు సినిమాలు చూడటంలో కలిసి సినిమాలు చూడటం ద్వారా మనం విశ్రాంతి తీసుకోవచ్చు ఇది ఒక మంచి వినోదం కూడా సినిమాలు చూసిన తర్వాత మనం వాటిని గురించి చర్చించుకోవచ్చు పుస్తకాలు చదవడం వలన కలిసి పుస్తకాలు చదవడం ద్వారా మనం జ్ఞానాన్ని పెంచుకోవచ్చు ఇది మన మనస్సుకు మంచి వ్యాయామం కూడా పుస్తకాలు చదివిన తర్వాత మనం వాటి గురించి చర్చించుకోవచ్చు ప్రయాణాలలో కలిసి ప్రయాణాలు చేయడం ద్వారా మనం కొత్త ప్రదేశాలను చూడవచ్చు ఇది ఒక మంచి అనుభవం కూడా ప్రయాణాలు చేసేటప్పుడు మనం ఒకరితో ఒకరు మరింత దగ్గర అవుతాము ఈ ఆలోచనలతో పాటు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడే ఇతర మ ఇతర కార్యక్రమాలు కూడా ఉండవచ్చు ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు కలిసిన సమయం గడపడం మరియు ఒకరితో ఒకరు బంధాన్ని పెంచుకోవడం కొన్ని చిట్కాలు ప్రతి ఒకరి అభిప్రాయాలను గౌరవించండి ఒకరికి ఒకరు విమర్శించకుండా ఉండండి కలిసి ఆనందించడానికి ప్రయత్నించండి మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం చాలా విలువైనది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి